భారతదేశంలో మనం పర్యాటిస్తున్నప్పుడు బైకింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరగకుండా చర్యలు మనం తీసుకోవాలి ఎప్పుడు కానీ మన బండి యొక్క పత్రాలు మన దగ్గరే పెట్టుకోవాలి డ్రైవింగ్ లైసెన్స్ కానీ మన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మన దగ్గర ఉంచుకోవాలి తదుపరి రాష్ట్రాలు తిరిగేటప్పుడు మనం రాష్ట్రాలను దాటేటప్పుడు బార్డర్స్ దగ్గర మనకి పోలీసులు ఆపుతారు అప్పుడు మన యొక్క పత్రాలని వాళ్ళకి చూపించవలసి ఉంటుంది మళ్ళీ మనము వేరే వాళ్ళని ఎప్పటికీ నమ్మరాదు ఎవరితో మనము మాట్లాడరాదు మనకి ఎప్పుడైనా అత్యవసరమైన సహాయం కావాలి అంటనే వాళ్ళని సహాయం అడగాలి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సహాయం అడగవచ్చు